ఆ రాజు ఎలా ఉన్నావ్ ఏంటి నీకు ఇద్దరు పిల్లలు పుట్టారుగా కవలలు సర్టిఫికెట్ వచ్చిందా ఆహా మీ చిన్నోడి దాంట్లో తప్పు పడిందా ఆ పేరు సరే మళ్ళీ దానికోసం మళ్ళొకసారి ఫామ్ నింపి దరఖాస్తు పెట్టు ఒక్కొక్కసారి పెట్టినట్లయితే మళ్ళీ కరెక్ట్ చేసుకోవచ్చా చెయ్యచ్చు కదా కాకపోతే నువ్వు ఏమి చెయ్యాలంటే ముందు ఫాము ఆఫీస్కైనా వెళ్ళి తీసుకో లేదంటే ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకో ఇప్పుడు సరైన రుజువులు కూడా దాంట్లో నువ్వు ఫిలప్ చేసి ఇచ్చావంటే కరెక్ట్గా మరి భవిష్యత్తు ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది కాబట్టి ఇప్పుడు అది ఫామ్ గా ఫిల్ చేేసి ఆఫీస్లో త్వరగా ఇచ్చేసేయి ఎందుకంటే టైం కూడా లేట్ అయిపోతుంది కదా